నేను అయితే ఆన్లైన్లో షాపింగ్ చేద్దాం అని అయితే ఆన్లైన్తో ఓపెన్ చేసిన నాకైతే ఒక పవర్ బ్యాంక్ అయితే అవసరం పడిండే సో అవసరం పడింది అని అయితే ఆర్డర్ చేసిన అండ్ అందులో ఆఫర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అని చూపెట్టింది బట్ నేను బయట కనుక్కున్న ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్యే

సో ఏదైతే పర్వాలేదు అని ఆన్లైన్ ఆర్డర్ పెట్టిన అండ్ నాక్ నాకు నచ్చిన కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్లో అయితే పవర్ బ్యాంక్ అయితే ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసినంకా వితిన్ టూ డేస్ అయితే ప్రొడక్ట్ చేరుతుంది అని చెప్పిండ్రు బట్ టూ డేస్ అయినంకా కూడా రాలేదు ఫోర్త్ డే ఏమో వచ్చింది అది ఏంది ఇష్యూనో తెలువదు కానీ షిప్పింగ్ కాడ ప్రాబ్లం అయినట్టుంది సో ప్రోడక్ట్ అయితే డెలివరీ అయితే లేట్ వచ్చింది అండ్ డెలివరీ కూడా టైంకి అయితే అందించలేక పోయిండ్రు సో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఆర్డర్ చేసింది బ్లాక్ కలర్ అయితే వచ్చింది అయితే వేరే కలర్ అయితే యాష్ కలర్ అయితే వచ్చింది సో అందులో కలర్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది నాకు నచ్చలేదు ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ చేసింది వచ్చి టెన్ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయితే టెన్ థౌసండ్దే వచ్చింది బట్ అంతగా పవర్ అయితే స్టోర్ అయితే చేసుకోలేక పోతుంది అండ్ ఫర్ డే ఓన్లీ ఒక వన్ టూ త్రీ టైమ్స్ అయితే మొబైల్ని అయితే చార్జ్ చేయగలుగుతుంది అంతే అండ్ ఆ ప్రోడక్ట్కి అంటే అకార్డింగ్ టు ఏదంటే ప్యాకింగ్ కూడా అంత సరిగా లేదు యావరేజ్ ప్యాకింగ్తోనే వచ్చింది ప్రోడక్ట్ సో అక్కడ కూడా నాకు నచ్చలేదు ప్రోడక్ట్ అయితే మంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్తో వస్తే ఎలాంటి డామేజ్ లేకుండా వస్తుంది అందుకని ప్రోడక్ట్కి మంచి ప్యాకింగ్తో అయితే రావాలి ప్యాకింగ్ ఆవెరేజ్యే ఉంది అండ్ కొంచెం స్క్రాచెస్ పడినాయి అయితే అయితే ఉన్నది ఎడ్జ్లకు పవర్ బ్యాంక్కి అలా స్క్రాచింగ్ ఉంటే ప్రోడక్ట్ రిటన్ అయితే పెట్టాలనుకుంటున్నాను సో నేను ఇప్పటికైనా ప్రొడక్ట్స్ని మించింది లేదు ప్రొడక్ట్ అయితే రిటన్ అయితే పెడదాం అనుకుంటున్నాను ప్రొడక్ట్ని రిటన్ అయితే పెట్టేస్తాను